నమస్తే సార్ నా పేరు అనిల్ కుమారు మాది ఖమ్మం నేను ట్యాక్సీకి వచ్చి ట్యాక్సీ బుక్ చేసుకున్నాను సార్ ఖమ్మం టు హైదరాబాదు బట్ నేను అడ్వాన్స్గా కూడా డబ్బులు ఇచ్చాను కానీ ఏదో కారణం చేత ఒక కారణం చేత నేను ట్యాక్సీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది సార్ నేను అడ్వాన్స్గా ముందే మీకు నేను ఫోన్పే చేశాను ఐదు వందల రూపాయలు కూడా నేను అడ్వాన్స్ ముందే నేను ఫోన్పే చేశాను బట్ కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ట్యాక్సీని రద్దు చేసుకున్నాను కానీ మీ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క కంపెనీ నుంచి నాకు మాత్రం ఎలాంటి అమౌంట్ కూడా రీఫండ్ అయితే అవ్వలేదు నేను ఫోన్పే చేశాను సార్ ఒకవేళ మీకు ఫోన్పే చేశాను ఒకవేళ మీకు ఇట్లాంటి అవైలబుల్గా ఉన్నా నాకు ఫోన్పే ద్వారా కానీ లేదా పేటీఎం ద్వారా కానీ లేకుంటే నా అకౌంట్కి డబ్బులు కొట్టండి నా ఫోన్ నెంబరు వచ్చేసరికి తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ఇది నా మొబైల్ నెంబరు నేను నేను ఖమ్మం నుంచి హైదరాబాదు వెళ్ళడానికి ట్యాక్సీని మళ్ళీ నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది సార్సో సో నా ఇందు దయవుంచి ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటీఎం కానీ లేకుంటే తేజ్ కానీ స్పీడ్ మనీ కానీ అదేవిధంగా నా అకౌంటు నెంబరు చివరి రెండు నె నాలుగు నెంబర్లు ఆరు ఒకటి ఆరు తొమ్మిది ఈ అకౌంటుకైనా నాకు అమౌంటు సెండ్ చెయ్యగలరని చెప్పేసి అడుగుతున్నాను సార్ నా అడర్ మా అడ్రస్ వచ్చేసరికి ఖమ్మం ఖమ్మంలో రోటరీ నగర్లో మేము ఉంటాము ఇక్కడ నుంచి ట్యాక్సీ నేను బుక్ చేసుకున్నాను సార్ హైదరాబాదుకి దాన్ని నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సో కావున ఆ యొక్క డబ్బులు మళ్ళీ రీపేమెంటు నా యొక్క అకౌంటుకి కానీ పేటీఎంకి కానీ ఏటీఎంకి కానీ పంపించగలరు